నేను ఆవిష్కరణను కొనసాగించేందుకు మరియు నా పరిశ్రమలో పోటీదారుల కంటే ముందుండేందుకు కొన్ని ముఖ్యమైన వ్యూహాలను పాటిస్తాను కొత్త టెక్నాలజీలపై అవగహన పరిశ్రమలో తాజా అభివృద్ధిలు నూతన టెక్నాలజీలు మరియు మార్కెట్ ట్రెండ్స్ గురించి నిరంతరం అధ్యయనం చేస్తాను సృజనాత్మక ఆలోచన సమస్యలను కొత్తగా అర్థం చేసుకోవడం విన్నత పరిష్కారాలను ఆవిష్కరించడం నా లక్ష్యం కొత్త ప్రయోగాలు అండ్ పరిశోధన కొత్త ఐడియాలను అమలు చేయడానికి చిన్న స్థాయిలో ప్రయోగాలు చేసి వాటి విజయాన్ని అంచనా వేస్తాను అభిప్రాయ సేకరణ సహకారం జట్టు సభ్యులు నిపుణులు మరియు వినియోగదారుల అభిప్రాయాలను తీసుకుని వాటిని వినూత్న పరిష్కారాలుగా మలుచుకుంటాను ఆటోమేషన్ మెరుగైన ప్రక్రియలు సమయం మరియు వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కొత్త టూల్స్ మరియు ఆటోమేషన్ వ్యవస్థలను అంగీకరిస్తాను కొనసాగుతున్న అభ్యాసం నైపుణ్యాలను పెంపొందించుకోవడం కొత్త అంశాలను నేర్చుకోవడం ద్వారా నా సామర్థ్యాలను పెంచుకుంటాను ఈ వ్యూహాలతో నేను నా పరిశ్రమలో పోటీదారుల కంటే ముందుండడానికి ప్రయత్నిస్తాను